గుడ్ మార్నింగ్ మేడం మేడం చిల్డ్రన్స్ డే వస్తుంది కదా కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం చేద్దాం అని అనుకుంటున్నాం మేడం లైక్ సింగింగ్ డ్యాన్సింగ్ స్పీచ్ గేమ్స్ లాంటివి చేద్దాం అనుకుంటున్నాం మేడం మీ పర్మిషన్ తీసుకుందాం అని వచ్చినాం మేడం ఫిఫ్టీ మెంబర్స్ మేడం ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం